భారతదేశం పెద్ద మరియు విభిన్నమైన రవాణా స వ్యవస్థను కలిగి ఉంది అయితే ఇది రద్దీ పేలవమైన నిర్వహణ పరిమిత ప్రజా రవాణా మరి పెట్టుబడి లేకపోవడం వంటి అనేక సవాళ్ళని అయితే ఎదుర్కుంటుంది ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ రవాణా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలను మెరుగు పరచటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇటీవల సంవత్సరంలలో గణనీయమైన పెట్టుబడులు మరియు నవీకరణలు జరిగాయి భారతీయ రవాణా వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాలు దేశంలో ప్రజలు ప్రయాణించటానికి అందుబాటులో ఉన్న సాధనాలు మరియు సౌకర్యాలను అందజేస్తుంది ఇందులో రోడ్లు రైల్వేలు విమానాశ్రయాలు ఓడరేవులు ఇంకా ప్రజా ప్రజారవాణా ఉన్నాయి దేశం యొక్క ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధికి మరియు దాని పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచటంలో రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుంది